నమస్కారం అండి నేను ఇక్కడ హైడ్రా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాబు అండి హైదరాబాద్కు కొత్త అంటే ఇక్కడ నేను కొంచెం చూ అన్నీ చూడదగిన ప్లేసులు ఉన్నాయండి నాకు ఇక్కడ ఏమి అడ్రెస్లు ఏమి తెలియదు మే ఇది రాపిడో ఆటో మీరు లేడీస్ కూడా నడిపిస్తున్నారా అండి అవునా ఓకే గుడ్ ఏమి లేదండి మాకు కొత్త కదా అన్నీ కొంచెం చూపించాలి వేరే వేరే చోట అది చార్మినార్ కానీ ఇట్లా గోల్కొండ కానీ వేరే వేరే ప్లేస్లు అన్నీ కొంచెం వివరంగా చూపించాలి అంటే మాకు రూట్స్ తెలియదు కొంచెం అట్లా మాకు ట్రా ట్రాఫిక్ అంటే ఇంకా ఎలర్జీ కొంచెం సౌండ్ పొల్యూషన్ పడదు కొంచెం ఆల్టర్నేట్గా ఏమన్న మేము నామ్ నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం అండి అవునండి అవునండి అవున అవునండి అవునండి టెంపుల్స్ కూడా ఉన్నాయా అండి కొంచెం టెంపుల్స్ కూడా చూడాలి సార్ నేను సింగల్గా ఉన్నాను అండి అలోన్గా వస్తాను అవునండి లె అవునండి కొంచెం హోటల్కు వెళ్ళి ఫ్రెష్అప్ అయ్యి కొంచెం స్టార్ట్ అయ్యే సరికి టైమ్ పడుతుంది నేను అప్పుడు తర్వాత ఉంటే ఒకవేళ అట్లా కూడా ఛాన్సెస్ ఉంటే చెప్పండి ఎందుకంటే కొత్త కదా నాకు తెలియదు ఏమి అంత ఐడియా లేదు మీరు దగ్గరలో ఏమన్న ఉంటే చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఓకే అండి కాల్ చేయగానే మంచిగా రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం ఓకే అండి ఓకే తప్పకుండా అండి తప్పకుండా తప్పకుండా మేడమ్ ఓకే ఓకే థ్యాంక్ యూ